టీంని బాగా బిల్డ్ చేస్తాడు అతని టీం వర్క్ అంటే చాలా ఇష్టం అతను ఆటలోకి దిగాడు అంటే తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆట మీద మాత్రమే ఉంటుంది చాలా కృషితో చాలా కన్సిస్టెన్సీతో విజ్ఞానంతో చాలా ఓపికతో వాళ్ళంతా ఇరువైపుల వాళ్ళు సమగ్ర కోపాలు లేకుండా క్రికెట్ను సమానమైన క్రికెట్ను ఆడతారు క్రికెట్ ఆడటం వల్ల వాళ్ళకి డబ్బులు అలాగా మంచి అనేటిది చాలా లభిస్తుంది ఇది ఇంకా అలాగనే మనకి బాల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ గేమ్స్ అనేవి చాలా కూడా ఉన్నాయి అలాగనే ఫుట్బాల్ ఇవన్నీ కూడా ఉండేవి ఇవన్నీ మేజర్గాను పోల్చుకుంటే మనకి తెలంగాణలోని ఆటలతో సర్కారు వాడి పెంచడం మనకు ఎలాంటి ఆటలు అనేది మనకి ఎంతో ఆనందాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేటివి ఆటలో ఆడాలి అప్పుడప్పుడు చదవాలి ఆటలు వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది క్రికెట్లోని ఎంపైర్లు వికెట్ కీపర్లు కీపర్స్ ఇట్లానే చాలానే ఉంటా వల్లనే ఆ క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డింగ్ చేసేటప్పుడు కీపింగ్ చేసేటప్పుడు ఆ గేమ్ నుంచి అవుట్ అయ్యే విధంగా తీసే విధంగా ఇరువైపుల జట్లు సమానంగా నెగ్గుతూ క్రికెట్ ఆడేటప్పుడు ఇరువైపులా జాతీయ గీతాలు పాడుతూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సమగ్రంగా వాళ్ళు ఆటను ముగిస్తారు